మా ప్రాంతంలోని మతపరమైన ఆచారాలతో చాలా వ్యాపారాలు ముడిపడి ఉంటాయి కానీ అది ప్రాంతం పైన ఆధారపడి ఉంటుంది అంటే పూజా సామాగ్రి దుకాణాల దగ్గర కావచ్చు లేదంటే ధార్మిక ప పుస్తకాల మరియు సాహిత్యం దగ్గర కావచ్చు లేదంటే పండుగ సీజన్లో ప్రత్యేక వస్తువులు కూడా కావచ్చు అంటే పూజ సామాగ్రి దగ్గర అని ఎందుకు అన్నాను అంటే వివిధ మతాలకు చెందిన పూజ సామాగ్రి పూలు పండ్లు మరియు ఇతర వస్తువులను విక్రయించే దుకాణాలు కూడా ఉంటాయి కాబట్టి ఇంకా మతపరమైన పుస్తకాలు సాహిత్యం మరియు ఇతర వస్తువులను విక్రయించే దుకాణాలు కూడా ఇంకా పండుగ సీజన్లో ప్రత్యేక వస్తువులు అలంకారాలు ఇంటికి అలంకరించడం మరియు ఇతర వస్తువులను విక్రయించే దుకాణాల అయి ఉండవచ్చు ఇంకా ఇలా అవసరమైన వస్తువులను అందిస్తాయి పూజలు మరియు ఇతర ఆచారాలకు కావాల్సిన వస్తువులను సులభంగా అందుబాటులో ఉంచుతాయి ఆ సేవలను అందిస్తాయి అంటే మతపరమైన కార్యక్రమాలను కార్యక్రమాలను నిర్వహించడానికి నిపుణులు సహాయం అందిస్తాయి ఇంకా మా మత విశ్వాసపు రోజువారే అభ్యాసాలకు అం అని ఎలా దోహదపడతాయి అని అంటే మొదటిగా వచ్చి దోహదపడతాయి అనే పదానికి అర్థం సహాయపడతాయి అయి ఉండవచ్చు తోడ్పడతాయి లేదా ఉపయోగపడతాయి అని కూడా అయి ఉండవచ్చు అంటే ఉదాహరణకు నేను ఒకటి చెప్తాను దోహదపడతాయి అంటే ఈ పుస్తకాల ఈ పుస్తకాలు మీ పరీక్షలకు దోహదపడతాయి అంటే సహాయపడతాయి అని అర్థం ఇంకా మనం ఈ చోట నుండి వేరే చోటకి వెళ్ళాలంటే మనకు బండి కారు ఆటో అవసరం అవి దోహదపడతాయి కాబట్టి ఇంకా వచ్చి మనకు ఇది ఉపాధిని కల్పిస్తాయి ఈ వ్యాపారాలు అనేక మందికి ఉపాధి అవకాశాలు సృష్టిస్తాయి ఇంకా వచ్చి మతపరమైన భావాలను పెంపొందిస్తాయి మతపరమైన కళాఖండాలు మరియు బహుమతులు ప్రజలకు వారికి విశ్వాసాలు గుర్తు చేస్తాయి మరియు వాటిని పెంపొందించడానికి సహాయపడతాయి